ఒక రెండు ప్లేట్లు చికెన్ మంచూరియన్ కావాలి వన్ థర్టీకి షార్ప్ కావాలండి పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు రెండు ప్లేట్ చికెన్ మంచురియ ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఒక ప్లేట్ మటన్ బిర్యానీ రెండూ రెండు నాన్స్ బటర్ నాన్స్

అవును మేడం

ఆ షార్ప్ వన్ థర్టీకి కావాలి మేడం మేం పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు షార్ప్ వన్ థర్టీ నేనే కారం తగ్గించమన్నారు పిల్లలు ఉన్నారు కదా కారం తగ్గించమన్నారు అయ్యో నువ్వు బిల్ షేర్ చేశావు అదే నెంబర్కి నేను లొకేషన్ షేర్ చేశాను కదా అవును అవును మేడం టైం మిస్ చెయ్యకూడదు మేడం టైం మిస్ చెయ్యకూడదు కూడదు

మేడం డెలివరీ బాయ్కి డెలివరీ బాయ్కి క్యాష్ ఇచ్చేస్తాను మేడం ఓకే మేడం ఓకే ఓకే కొంచెం టేస్టీగా చికెన్ మంచూరియన్ ఫేమస్ కదా ఓకే మేడం